మేము కుటుంబం సహ ఒకసారి కాశీ వెళ్ళాము కాశీ నుంచి తిరిగి మొగల్సరై వచ్చి మొగల్సరై నుంచి పూరి వచ్చేటప్పుడు ట్రైన్ ఎక్కాము ట్రైన్ ఎక్కితే అక్కడ అందరూ ఒరిస్సా పీపల్సు ఎక్కువె ఉన్నారు మా తాలుకా బెర్త్లు కూడా వాళ్ళు ఆక్యూపై చేసుకుని మమ్మల్ని చాలా చిన్న చూపు చూశారు తెలుగు వాళ్ళు అంటే ఇండియాలో చాలా చిన్న చూపు మేము వాళ్ళకి ఒరిస్సా రాదు మాకు ఒరియా రాదు వాళ్ళకి ఎంత నచ్చ చెప్పినా మా సీట్ల్లో వాళ్ళు కూర్చుని మమ్మల్ని అడ్జస్ట్ అవ్వమనే చెప్తున్నారు తప్ప వాళ్ళు మాకు సరైన రెస్పెక్ట్ ఇవ్వలేదు ఇది మన ఇండియాలో చాలా దురదృష్టకరం ఇలాంటి వర్క్స్ మేము చాలా బాధపడ్డాము మా మేము రిజర్వేషన్ చేసుకుని కూడా మేము ఇబ్బంది పడి రోజులో వచ్చాము ఇలాంటిది జరుగుతుంది ఇది నేను తెలియపర్చుకుంటున్నాను